హలో నా పేరు లతా అండి నేను వచ్చేసి ఫోర్ డేస్ బ్యాకు మీ సైట్ నుంచి మా బాబుకి ఒక షూ ఆర్డర్ పెట్టున్నాను తర్వాత వచ్చి నేను నాకొక హీల్స్ చెప్పల్ శాండిల్స్ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను ఆ ఈరోజు మార్నింగే వచ్చింది ఇప్పుడే ఓపెన్ చేశాను ప్రాబ్లం ఏమంటే అంటే నేను అబ్బాయికి ఆర్డర్ పెట్టిన షూస్ వచ్చేసి వైట్ కలర్ ఆర్డర్ పెట్టాను మీరు బై మిస్టేక్ పింక్ కలర్ సెండ్ చేసేసునున్నారు అందులో నేను ఆర్డర్ పెట్టింది బాబుకి అది పింకిష్లో కొంచెం అది పాప గర్ల్స్ షూ లాగా ఉందనమాట నేన్ చూశాను గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికీ సపరేట్గానే ఉండింది నేను బాయ్స్లో ఉండే దాంట్లోనే సెలెక్ట్ చేసి సైజ్ సెలెక్ట్ చేసి వైట్ కలర్ ఆర్డర్ పెట్టున్నాను మీరు ఆ సైజ్ సైజేమో కరెక్టే వచ్చింది కాకపోతే అది పాప అమ్మాయిలు వేసుకునే షూ లాగా ఉంది అంటే పింక్ కలర్ వచ్చింది అనమాట

అంటే లెఫ్ట్ కాలు కంటే రైట్ కాలు రైట్ కాలుకు వేసుకునే చెప్పులు వచ్చేసి కొంచం టైట్గా ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచం గుచ్చుకునే లాగా ఆ దయచేసి ఈ ప్రొడక్ట్స్ని కొంచం నేను రిటర్న్ పంపిచ్చేస్తాను నాకు వేరేది రీప్లేస్ చేసన్నా ఇవ్వండి

అదొకటి ఇంకా బాబుకొచ్చి నేను ఆర్డర్ పెట్టింది బాబుకి ఇంక పాప షూ లాంటిదుంటే తను అది వేసుకోవడానికి ఇబ్బంది కదా పిల్లలకి అది కొంచెం తీస్కొని నాకు బాబు నేనే నేనేం ఆర్డర్ పెట్టానో వైట్ కలర్ది ఆ షూ కొంచెం సెండ్ చేయండి ఆ తర్వాత వచ్చి ఇది రిటన్ తీసుకొని నాకు ఇదే పీసు ఇదే సేమ్ కలరు నాకు వేరే ప్రాడక్ట్ అన్నా రిటర్న్ ఇవ్వండి లేకుంటే ఈ రెండు తీసుకొని నాకు రిఫండ్ అన్న ఇచ్చేయండి ఎందుకంటే నాకు ఆ రెండిటికీ కలిపి ఆరౌండ్ టూ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పట్టింది ఎందుకంటే పిల్లల షూ రేట్ ఎక్కువ నాకు అది చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశాను ఆ అబ్బాయి షూవే వచ్చేసి థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా పట్టింది తర్వాత నా చెప్పులొచ్చేసి థౌజండ్ టూ హండ్రెడ్ పట్టింది రెండూ కలిపి రెండువేల ఐదు వందలు అయ్యింది ఆ తక్కువేం పెట్టలేదు నేను సో ఇది తీసుకొని మీరు వేరే ప్రాడక్ట్ మా నేను నా ఆర్డర్ పెట్టిన ప్రాడక్ట్సు రిటన్ చేసే పనయితే చెయ్యండి లేకుంటే రీఫండ్ ఇచ్ ఇచ్చేస్తాను ప్రాడక్ట్స్ రిటర్న్ చేయమన్నా నేను చేసేస్తాను నాకేం ప్రాబ్లమ్ లేదు